భారతదేశంలో జనం వెళ్ళే మతపరమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో మతాలు అలాగే ఎన్నో విధమైన మందిరాలు కూడా ఉన్నాయి వీటిలో అతి ముఖ్యంగా చూసుకుంటే కేదార్నాథ్ అనే గుడి అది ఉత్తరఖండములో ఉన్నది ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు భారతదేశంలో ప్రతి ఒక్కరు శివ భక్తులు ఉండడం విశేషం ఎందుకంటే ఇది మంచుతో కప్పబడి ఉంటుంది శివుడు ఎక్కువగా ఉండేది మంచులో కాబట్టి ఈ కేదార్నాథ్కు ఎంతో విశిష్టమైన ఘనత ఉంది ఈ గు ఈ గుడిని చూస్తే ప్రతి ఒక్కరు తమ అక్కడికి ఎలాగైనా వెళ్ళినా అక్కడి నుంచి కొండపైకి తమ పాదాలతోనే వెళ్తారు మరియు ఇతర వృద్ధులు కానీ ఉంటే మనుషుల సహాయం లేక జంతువుల సహాయం తీసుకుని కొండపైకి వెళ్తారు కేదార్నాథ్ అనేది ఎంతో విశిష్టమైన శివుని గుడే కాకుండా అక్కడ ఉండే మంచు ప్రదేశాల కోసం చాలామంది వెళ్తారు అక్కడ చూసిన మంచు ప్రదేశం అక్కడ అందాలు మనకి ఇంకెక్కడా ఉండవు అలాగే అక్కడ ఉన్న దానిలో మన ఒడిస్సా ప్రదేశం అక్కడ దుర్గామాతకు ఎంతో విలువ ఇస్తారు ఎందుకంటే దుర్గామాతను కొలిచే భక్తులు ఎప్పుడూ

చాలా పద్ధతిగా అలాగే అన్ని విషయాలు పాటిస్తూ తమ కార్యక్రమాలు చేస్తుంటారు దుర్గామాతను కొలిచే రాష్ట్రాలు మన ఒడిస్సా కల్కట్టా అలాగే మహారాష్ట్రలో కూడా మన కొలువై కొలువుంటారు ఇక్కడ మన తెలంగాణలో అమ్మవార్లకు ఎక్కువ విశేషం ఉంటుంది బో ఇక్కడ జరిగే బోనాల పండుగ పెద్ద ఎత్తున చేస్తారు దేశంలో మరి ఎక్కడా ఈ పండుగను జరపరు ఇది తెలంగాణ యొక్క విశిష్టమైన పండగ ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ అది అమ్మవారికి తమ తమ ప్రసాదాలను అలాగే తమ కుటుంబాలతో కలిసి నైవేద్యంగా ఉంచుతారు అమ్మవారినే కాకుండా ఇక్కడ అమ్మవారి పేర్లతో ఎన్నో ఎంతమంది దేవతలతో పేర్లతో కలిసి పూజలు చేస్తారు వివిధమైన పేర్లతో ఇక్కడ అమ్మవార్లని పిలుస్తారు వారి పేర్లు వారి పేర్లలో వారి చరిత్ర దాగి ఉంటుంది వారి చరిత్రను బట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళని దేవతగా కొలిచి పూజలు చేస్తుంటారు అలాగే మనం మహారాష్ట్రలో చూసుకుంటే వినాయకుని పండగ చానా పెద్దగా చేస్తారు ఈ వినాయకుని పండుగ దేశమంతటా చేస్తారు కానీ మహారాష్ట్రలో చేయడం ఎంతో విశేషం ఎందుకంటే అక్కడ తయారు చేసే వినాయకుళ్ళు కానీ ఎంతో పెద్దగా చానా అందంగా ఉంటది ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తారు కానీ ముంబై మహారాష్ట్ర అందులో ప్రాంతమైన ముంబైలో మనకు వినాయకున్ని వినాయకుని దర్శనం చాలా ముఖ్యంగా ఉంటుంది అలాగే దేశం అంతటా చూస్తే కృష్ణుని కొలువైన మందిరాలు ఉంటాయి వాటిని ఇస్కాన్ అని పిలుస్తారు ఇక్కడ ఇస్కాన్లో వారి భక్తులు ఉంటారు ఎప్పుడూ హరే కృష్ణ అనే మంత్రంతో జపిస్తూ తమ జీవితాన్ని గడుపుతుంటారు ఈ ఇస్కాన్ అనే మందిరం చాలా చాలా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఈ ఇస్కాన్ మందిరం అనేది ఉన్నది ఇక్కడివారు వారి విదేశీయులైనా సరే కృష్ణునికి తమ పూజలు చేస్తుంటారు ఎన్నో ప్రవచనాలు భజన కీర్తనలు కూడా నేర్చుకుంటారు విదేశీయులు అయినప్పటికీ కూడా తెలుగు తెలుగు సంస్కృతంపై ఎంతో ప్రేమగా ప్రాముఖ్యతతో వాళ్ళు దేవుళ్ళని కొలుస్తారు ఇక్కడ పద్ధతులను చూసుకుంటే ఇత ప వేరే మతం చూసుకుంటే మన భారతదేశంలో ఎక్కువగా కనిపించేది హిందూ మతం ఈ హిందూ మతం వ్యాపించి ప్రపంచ దేశాలకు కూడా వెళ్తుంది మన దే మన దేశంలో అతి తక్కువ ఉన్న మతం అంటే క్రిస్టియన్ల మతం అలాగే ముస్లిమ్స్ ఇక్కడ ముసల్మాన్లకు అం ఉన్న విలువ కేవలం హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లోనే మనం ముస్లిమ్స్లను అలాగే జమ్మూ కాశ్మీర్లో చూడగలం జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటాం ఎందుకంటే అక్కడ ఎన్నో వివిధ సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు జమ్మూ కాశ్మీర్ అనే పేలు విలువ వినగానే మనకి గుర్హు వచ్చేది ఎన్నో వివిధమైన దాడులు జరిగాయి అప్పుడు కాశ్మీర్ కోసం సర్జికల్ స్ట్రైక్స్ అనే పేరుతో యుద్ధాలు జరిగాయి అవి మతపరంగా అలాగే కొన్ని విద్వేషాలతో జరిగాయి మన మతంలో ఉన్నంత దేవుళ్ళకు ప్రాముఖ్యత ఇంక ఏం మతంలో ఉండదు ప్రతి దేవుడికి ఒక చారిత్రకమైన విశేషం అలాగే వారు చేసే పనులు ఎంతో వారు చేసిన మంచి పనులు అలాగే వారు చేసిన ది దైవ వారు చేసిన దైవ సహాయాలు ఉంటాయి